మా తోటలో మొక్కలు పువ్వుల చెట్లు చాలా ఉన్నాయన్నమాట వాటికి పూసే పువ్వులు అంటే నాకు ఎంతో ఇష్టం వాటికి రంగురంగు రెక్కల పువ్వులు పూస్తే కొన్ని మందారాలు మల్లెలు గుండుమల్లెలు సన్నజాజులు ఇది చాలా సువాసనను వెదజల్లుతాయి అన్నమాట మొక్కలు ఔషధాలకు మరియు కొన్ని మొక్కలు చిన్న మొక్కలుగా ఇంట్ల ఇంటి ముందు నాటుకునే మొక్కలున్నయి కొన్ని చిన్నచిన్న అందమైన ఇంటి ముందు పెంచుకునే మొక్కలున్నయి ఇంకా మా చెట్లకు కాయలు పండ్లు కాసే చెట్లు కూడా ఉన్నయన్నమాట అవి జామకాయలు సపోటలు మామిడికాయలు మునక్కాయలు ఇవన్నీ మనం వంటకి కూడా కొన్ని వాడుకోవచ్చు కొన్ని తినడానికి కూడా పనికొస్తాయి ఇలా మనం చెట్ల నుంచి వచ్చే పండ్లు తినడం వలన మనకి మన ఆరోగ్యానికి మంచిది చెట్ల పూలు చాలా అందంగా ఉంటయి కొన్న పూలకన్నా చెట్ల పూలు చాలా మంచిగా అనిపిస్తాయి వాసన బాగుంటుంది కాబట్టి మా తోటలో చాలా చెట్లు చాలా మొక్కలు పెంచుతున్నాం అన్నమాట వాటిని చూస్తే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది